జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవం అక్టోబర్ రెండు గాంధీ జయంతి నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం